లైవ్ మోడల్ లేదా స్టీల్ లైఫ్ సెటప్ని గీసాను నా అనుభవంలో లైవ్ మోడల్ అనేది కొంచెం కష్టంగా అనిపించింది దేని వలన అంటే దృశ్య కళలు పెయింటింగ్ డ్రాయింగ్ ప్రింట్ మేకింగ్ సక్లాప్చర్స్ పిరమిడ్స్ సిరామిక్స్ ఫోటోగ్రఫీ వీడియో ఫిలిం మేకింగ్ కామిక్స్ డిజైన్స్ స్క్రాఫ్ట్ మరియు ఆర్కిటెక్చర్ లాంటి కళా రూపాలు ప్రదర్శన కళలు సంభావిత కళలు మరియు వస్త్ర కళలు వంటివి అనేక కళాత్మక విభాగాలు దృశ్య కళలతో పాటు ఇతర రకాయల కళలకు సంబంధించిన అంశాలు కూడా కలిగి ఉంటాయి దృశ్యకళలలో అనువర్తిత కళలు పారిశ్రామిక డిజైన్ గ్రాఫిక్ డిజైన్ ఫ్యాషన్ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ మరియు అలంకార కళ వంటివి కూడా ఉంటాయి విజువల్ ఆర్ట్ అనే పదం యొక్క ప్రస్తుత వాడుకలలో లలిత కళలతో పాటు అనువర్తిత లేదా అలంకార కళలు మరియు చేతి పనులు పనులు ఉన్నాయి కానీ ఇది ఎల్లప్పుడూ అలా ఉండదు బ్రిటన్ మరియు ఇరవైయవ శతాబ్దం ప్రారంభంలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఉద్యమానికి ముందు కళాకారుడు అనే పదం కొన్ని శతాబ్దాలుగా తరచుగా లలిత కళలలో అంటే పెయింటింగ్ శిల్పం లేదా ప్రింట్ మేకింగ్ వంటివి పనిచేసే వ్యక్తికి మాత్రమే పరిమితం చేయబడింది అలంకార కలలో చేతి పనులు లేదా అలవర్తితో దృశ్రీయా కళలు మాద్యమం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మూమెంట్కు చెందిన కళాకారులు ఈ వృత్యాసాన్ని నొక్కించి చెప్పారు వారు ఉన్నత రూపాల వలన మాతృభాష కళారూపాలకు కళా విలువలను ఇస్తారు పాఠశాలలో లలిత కళలు మరియు చేతి పనులు మరియు వ్యత్యాసాన్ని చూపులు ఒక హస్త కళాకారుడిని కళలు అభ్యాసకుడిగా పరిగణించలేవని పేర్కొంది ఇతర కళలు పెయింటింగ్ మరియు తక్కువ స్థాయి శిల్పకళలకు ప్రాధాన్యత ఇవ్వడం పాశ్చాత్య కళా మరియు తూర్పు ఆసియా కళ యొక్క లక్షణం రెండు ప్రాంతాలలో పెయింటింగ్కు అనేది కళాకారుడి ఊహపై అత్యధిక స్థాయిలో ఆధారపడడం మరియు మాన్యువల్ వర్క్ నుండి చాలా దూరం తొలగించబడినట్లుగా చూపబడింది చైనీస్ పెయింటింగ్లలో అత్యంత విలువైన శైలులు స్కాలర్ పెయింటింగ్లు కనీసం పెద్ద మనిషి అవుట్ సి హ్యూకిలో పాటించే సిద్ధాంతము కళా ప్రక్రియలు యొక్కపశ్చాత్త ఫఫో క్రమంగా ఇలాంటి వైఖరిని ప్రతిబింబిస్తుంది డ్రాయింగ్ అనేది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అందుబాటులో ఉన్న అనేక రకాల టూల్స్ మరియు టెక్నికల్లో దేనినైనా ఉపయోగించి ఇమేజ్ ఇల్లుస్ట్రేషన్ లేదా గ్రాఫిక్స్ను రూపొందించే సాధనం ఇది సాధారణంగా ఒక సాధనం నుండి వత్తిడిని వర్తింపచేయడం ద్వారా ఉపరితలంపై గుర్తులు వేయడం లేదా గ్రాఫైట్ పెన్సిల్ పెన్ మరియు ఇంకా ఇంక్డ్ బ్రుషెస్ మరియు రంగు పెన్సిళ్లు క్రేయాన్స్ బొగ్గులు కాస్టల్స్ మరియు మార్కర్లు వంటి పొడి మాధ్యమాన్ని ఉపయోగించి ఒక సాధనాన్ని ఉపరితలం పైకి తరలించడం వీటి ప్రభావాలను అనుకరించే పెన్నులు స్టైల్స్ను సహా డిజైన్లు డిజిటల్ సాధనాలు కూడా ఉపయోగించబడుతాయి డ్రాయింగ్ ఉపయోగించే ప్రధాన పద్ధతులు లైన్ డ్రాయింగ్ హెచ్చింగ్ క్రాస్ హెచ్చింగ్ యాదృచ్ఛిక హెచ్చింగ్ షేడింగ్ స్క్రబ్లింగ్ స్లిమ్మింగ్ మరియు బెండింగ్ డ్రాయింగ్లలో రానించే కళాకారుడిని డ్రాఫ్ట్ మ్యాన్ లేదా డ్రాఫ్ట్ మెన్ అని పిలుస్తారు డ్రాయింగ్ మరియు పెయింటింగ్ పది ఏళ్ళ సంవత్సరాల క్రితం నాటిది అప్పర్ పోలింగ్ ఈ యొక్క కలలో నలభై వేల నుండి ముప్పై ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రారంభించబడినది అలంకారక కళ ఒకటుంటుంది చేతి పెన్సిల్ మరియు సాధారణ రేఖ గణిత ఆకృతులలో కూడిన నాన్ క్రియేటివ్ కేవ్ పెయింటింగ్లలో ఇంకా పాతవి జంతువులు ఫాలీ యొదరిక్ గృహ ప్రాతినిధ్యులు లాస్ట్ ఫ్రాన్స్ మరియు ఆల్టమీరా ఐరోపాలని స్పెయిన్ మరో ఆసియాలోని సులువేసి మరియు ఆస్ట్రేలియాలోని గబ్బర్ మంత్ ప్రాంతాల్లో కనిపిస్తాయి పురాతన ఈజిప్ట్లలో విప్రోసిస్ సిరాన్ డ్రాయింగ్లు తరచుగా ప్రజలను చిత్రీకరిస్తూ పెయింటింగ్ లేదా శిల్పకళకు కళలకు నమూనాలుగా ఉపయోగించబడ్డాయి గ్రీకు కుండీలపై డ్రాయింగ్లు ప్రారంభంలో రేఖాగణితము తర్వాత ఏడవ శతాబ్దం బీసీలో నల్లటి బొమ్మలు కుండలతో మానవ రూపంలో అభివృద్ధి చెందాయి పదిహేనవ శతాబ్దానికి ఐరోపాలో కాగితం తర్వాత సర్వదా సాధారణంగా మారడం ఫెన్డ్రో బోటిల్ సొల్లి రెఫెల్ మైకో లాంజర్ మరియు లియోనార్డో డావిన్సి వంటి మాస్టర్స్ డ్రాయింగ్ను స్వీకరించి వారు కొన్నిసార్లు చిత్ర లేఖనం లేదా శిల్పకళలకు సన్నహాగా దశగా కాకుండా డ్రాయింగ్ను దాని సొంత కళగా భావించారు పెయింటింగ్ అనేది క్యారియర్ లేదా మీడియంలో సస్పెండ్ చేయబడిన వర్ణద్రవ్యం మరియు కాగితం క్యాన్వాస్ లేదా గోడ లాంటి ఉపరితలంపై మద్దతు బైండింగ్ ఏజెంట్ జిగురును వర్తింపచేయడం అయితే కళాత్మక కోణంలో ఉపయోగించబడినప్పుడు అభ్యాసకుడి యొక్క వ్యక్తీకరణ మరియు సంభావిత ఉద్దేశానికి వ్యతిరేకించడానికి డ్రాయింగ్ కూర్పు లేదా ఇతర సౌందర్య పరిగణాలతో కలిపి ఈ కార్యచరణను ఉపయోగించడం అని అర్థం పెయింటింగ్ ఆధ్యాత్మిక మూలాంశాలు మరియు ఆలోచనలు వ్యక్తికరించడానికి కూడా ఉపయోగించబడుతుంది ఈ రకమైన పెయింటింగ్ యొక్క సైట్లు కుండల మీద పౌరికానిగా బొమ్మను వర్తించే కళాకృతి నుండి ది స్ట్రెసిస్ చావల్ వరకు మానవ శరీరం వరకు ఉంటుంది డ్రాయింగ్ లాగా పెయింటింగ్ను దాని మూలాలను గుహలలో మరియు రాతి ముఖంపై కలిగి ఉంటుంది ముప్పైరెండు ఏళ్ల సంవత్సరాల నాటివని కొందరు విశ్వసించే అత్యుత్తమ ఉదాహరణలు దక్షిణ ఫ్రాన్స్లోని చవ్వేట్ మరియు లాస్కాక్స్ గుహల్లో ఉన్నాయి ఎరుపు గోధుమ పసుపు మరియు నలుపు రంగులలో గోడలలో మరియు పైకప్పు బైనస్ పసుపు వీళ్ళ గుర్రాలు మరియు జింకల చిత్రాలు ఉన్నాయి పురాతన ఈజిప్ట్లో సమాధుల్లో మానవ బొమ్మలు పెయింటింగ్లు కనిపిస్తాయి ఆ యొక్క గొప్ప ఆలయంలో అతని నేతృత్వంలో చిత్రీకరించబడింది గ్రీకులు చిత్రలేఖను సహకరించే వారు కానీ వారి పని చాలా వరకు కోల్పోయింది మిగిలిన ఉన్న ఉత్తమ ప్రాధాన్యతలలో ఒకటి మరియు ఉదాహరణలో హింసస్ యుద్ధం యొక్క మేజిన్ ఇది బహుశా గ్రీక్ పెయింటింగ్ ఆధారంగా రూపొందించబడినది మధ్యయుగాల్లో సన్యాసులు రూపొందించిన సన్యాసులు రూపొందించిన మన్యు స్క్రిప్స్ కాకుండా యూరోపియన్ కలను కూడా తదుపరి ముఖ్యమైన సహకారం ఇతరుల యొక్క ఇటలీ యొక్క పునర్జీవితం చిత్రకారుల నుండి పదమూడువ శతాబ్దంలో వె ఔట్ నుండి పదహారువ శతాబ్దంలో ప్రారంభమైనది సో అలాగే నాకుఈ ఈ చిత్రాలు ద్వారా లైవ్ మోడల్ నేను గీయడం అనేది కొద్దిగా కష్టంగా ఉన్నా నాకు అది గీయడం ద్వారా నేను చాలా సులువుగానే గీయగలను కొన్ని కొన్ని సందర్భాలలో నేను కష్టంగా నా అనుభవంను తెలిచేస్తున్నాను